నాకు ఇష్టమైన సీజన్ ఏంటంటే ఒకటి వేసవి కాలం ఇంకోటి వచ్చేసి శీతాకాలం వేసవి కాలం ఎందుకు ఇష్టమంటే మనం ఎక్కడికి ప్రయాణం చేయాలన్న కొద్దిగా సులువుగా చేసేయచ్చు కుటుంబాలతో ఎక్కడికి వెళ్ళాలన్న ఏ ఊరుకు వెళ్ళాలన్న మనకి చాలా సులువుగా ఉంటుంది ఇంకా ఏవైనా యాత్రలు చేయాలన్న కూడా మనకి బాగా వీలుగా ఉంటుంది ఇంకా శీతాకాలానికి వచ్చి చెప్పాలంటే శీతకాలంలో మనకి మంచు ప్రాంతాలకి వెళ్ళడం కొండ ప్రాంతాలకి వెళ్ళడం చాలామంది ఇష్టపడతారు వెళ్ళడానికి అలాగ కొన్ని కుటుంబాలు బాగా యాత్రలు అనేవి చేస్తారు మంచు ప్రాంతాలకి కొండ ప్రాంతాలకి వెళ్ళడం ఇంకా శీతాకాలమనేది కూడా చాలా బాగుంటుంది ఎండకాలము వేసవికాలం కూడా అవి ఈ వేసవికాలం శీతాకాలం అనేవి బాగా ఇష్టం